నీ సోదరి కూతురు స్నేహితురాలు ఎంత వరకు పూర్తి చదువు పూర్తి చేసి వచ్చారు అనుకున్నారు ఎందుకు ఆడపిల్లలు చదువు విషయంలో మీకు ఏమైనా ఇబ్బందుల్లో ఎదుగుతున్నాయా మా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే మా నాన్న మాకు చదవడానికి చాలా రకాలు చాలా విధాలుగా సహాయం చేస్తారు ఇంకా మా నాన్న మమ్మల్ని చదివించడానికి చాలా కష్ఠాలు కూడా పడతారు ఎంతవరకైనా పర్వాలేదు ఎంతవరకైనా అంత వరకు చదవాలి అని చెప్పేసి చాలా మందికి చాలా సపోర్ట్ చేస్తారు కానీ కొంతమంది తల్లిదండ్రులు అలా ఉండరు చిన్న ఏజ్ లోనే పెళ్ళిళ్ళు చేసేస్తారు మనం ఈ సొసైటీలో చూస్తూనే ఉన్నాము ఎవరెవరికి చాలా మందికి చిన్న ఏజ్ లోనే పెళ్ళిళ్ళు చేసేసారు ఎందుకనంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటుండచ్చు లేకపోతే సొసైటీ ఏదో మాట్లాడుకు ఏదో మాట్లాడుకుంటుంది అని చెప్పేసి సపోర్ట్ కూడా చెయ్యరు అలాంటి వాటికి ఏంటి అంటే ఇంకొంతమంది సపోర్ట్ చేయరు ఏం చేయరు అనుకుని చిన్న ఏజ్ లోనే పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ సొసైటీలో అమ్మాయిలు ఇంతవరకు చదవలేదు అమ్మాయిల అది చేయలేదు ఇది చెయ్యండి అమ్మాయిలని తక్కువ అంచనా వేసి మాట్లాడతారు అదే అమ్మాయి ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఎవరు ఆలోచించేవారు అందుకనే ఏం చేస్తారంటే కొంతమంది చిన్న ఏజ్ లోనే పెళ్ళి చేసేస్తారు అదే పెళ్ళి అయిన తరవాత కూడా చదివిపిస్తారు అంటే అక్కడ కూడా ఉండదు ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉండాలి వంట పనులు చేయాలి వాకిలి ఊడవాలి అది ఊడవాలి అని చెప్పేసి వాళ్ళకి మొత్తం ఇంట్లోనే అంకితం చేసేస్తారు కానీ చదువుకి ముంగల సపోర్ట్ చెయ్యరు అదే కొంతమంది ఉంటారు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకొని దాని తరవాత సపోర్ట్ చదువుకుని మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది కానీ కొంతమంది అసలు సపోర్ట్ చెయ్యరు అది ఇది అని చాలా రకాలుగా మాట్లాడతారు అదే కొంచెం అమ్మాయి బయటికి పోయినా రేప్ కేసులు అది ఇది అని చెప్పేసి మనం హరాస్మెంట్లు చూస్తూనే ఉన్నాము ఈ సొసైటీలో అలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా చదివించడానికి ముంగల్న రావడం లేదు అదే మనం ఒకటి కాకుండా రెండు కాకుండా అలాంటివి ఎక్కడెక్కడ జరుగుతుందో వారందరినీ తొలగించాలంటే మనం ఒక కమిట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళని మొ పేరెంట్స్ని మోటివేట్ చెయ్యాలి తల్లిదండ్రుల్ని మోటివేట్ చేస్తే వాళ్ళ కూతురు ఏదానికైనా ఎదిరించగలదు ఎక్కడైనా వెళ్ళగలదు అనేది ఉంటే అమ్మాయిలను చాలా విధాలుగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అదే సొసైటీ బయపడిస్తుంటే ఇప్పుడు కొంచెం వెళ్ళింది ఏమైనా అయ్యిందంటే ఇక నెక్స్ట్ దానికి అసలు పంపించరు అదే అలా భయపడకుంటూ ఉంటే ఇక ఇక అమ్మాయిలు ముంగలకి వెళ్ళరు ఇంకా వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న ఆశలన్నీ కూడా నస్ నస్ అంటే నాశనం అయిపోతాయి అదే మనం చూస్తూనే ఉన్నాం అలా కాకూడదు అంటే మనం ఒకరి ఒకరిని అలా కాదు ఇలా చెప్పేసి సపోర్ట్ చేస్తే ముంగలకి ఆడపిల్లలు వెళ్తారు అదే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్లో ఏందంటే చిన్న చిన్న ఆశలు కూడా చిన్న చిన్న ఆశలు కూడా కోల్పేసికోవాలొస్తది ఎందుకనంటే ఎవ్వరు సపోర్ట్ చేయరు అక్కడ తండ్రి సపోర్ట్ లేదు అక్కడే సొసైటీ సపోర్ట్ లేదు బయట చదవకూడదు అది ఇది అని చెప్పేసి బయటకి వెళ్దామన్నా ఏదోకటి జరుగుతుంది అనే భయం కన్నా ఇంకా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చెయ్యడం లేదు అలా కాకూడదు మనం ఏదైనా సాధించగలం అనే దాన్ని అమ్మాయి దాంట్లో నింపిస్తే అమ్మాయి స్ట్రాంగ్ అయ్యి ఏదానికైనా ముందు అడుగు వేస్తుంది ఇవన్నీ మనం సపోర్ట్ చేస్తే కనుక అమ్మాయిలు ఈ దేశంలో అబ్బాయిలు కాదు అమ్మాయిలు కూడా చేసి నిరూపిస్తారు అనే స్థాయికి వెళ్తారు అదే మనం ఇప్పటి వరకు చూసినం ఎవరు పివి సింధు ఆమె బాడ్మింటన్ ఈ సొసైటీలో ఆమె ఎంత విధంగా ఎన్ని ఎన్ని సిచ్యువేషన్ని ఫేస్ చేసుకుంటూ ఎన్ని ఎన్ని ప్రాబ్లెమ్ని ఫేస్ చేసి వెళ్ళిందేమో అలానే మనం ఇంకొకరిని సపోర్ట్ చేస్తే అలాంటి ఆ పివి సింధు లాగ ఇంకా చాలా మంది ఆడపిల్ల ముంగలుంటారు మనం సపోర్ట్ అదే సపోర్ట్ చెయ్యకపోతే మాత్రమే సపోర్ట్ చెయ్యకపోతే మాత్రం ఎక్కడనంటే అక్కడనే ఉండిపోతారు అమ్మాయిలు అది మనకు తెలిసినది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఇక డబ్బులు స్థోమత లేదు చదివిపించడానికి ఇది అది అక్కడ ఇక్కడ వర్కులు చేస్తూ ఉంటారు ఆ వర్క్ ఈ వర్క్ అన్నీ చేస్తూనే ఉంటారు అయినా వాళ్ళకు సపోర్ట్ దొరకదు ఎందుకంటే పంపిస్తారు చదివించడానికి ఇప్పుడు ఏదైనా ఇన్సి ఏదైనా ఇన్సిడెంట్ సమ్థింగ్ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యిందనుకో ఇక ఆ అమ్మాయి చదువే మానేస్తారు అదే అమ్మాయిలకి సొ బయట సొసైటీలో అన్నీ ఫ్రీడమ్ కలిపిస్తే ఏ అమ్మాయి అయినా బ్యాక్ స్టెప్ వేసే ఏ అమ్మాయి అయినా ముంగలకి వెళ్ళి చదువుకోవడానికి ఆసక్తితో అడుగు వేస్తుంది ఏదానికైనా ఎదిరించగలను ఏదానికైనా ముందుకు సాధించగలను అనే దాంట్లో ఉంటే అన్నిట్లో సాధిస్తుంది ఇంకేంది అంటే అమ్మాయిలు ఆట పోటీల్లో కాదు చదువులో కూడా ఇంకా చాలా విధాలుగా ఒక్క సైంటిస్టు కూడా అవ్వొచ్చు అన్నీ సపోర్ట్ చేసి అదే చిన్న ఏజ్లోనే పెళ్ళి చేసేస్తే వాళ్ళకి ఏమి ఏమి తోచదు ఎందుకంటే ఆ ఏజ్లో అన్నీ సపోర్ట్ చెయ్యదు పిల్లల్నిపెంచడం పిల్లల్ని బేర్ చెయ్యడం ఇంకా హస్బ ఇంట్లో అందరినీ వంట చేసి పెట్టాలి అవన్నీ కెపాసిటీ ఉండదు అదే చదువుకొని ఏదో ఆమె అమ్మాయి సాధిస్తే ఆమెకు అన్నట్టుగా ఎదో అన్నీ తెలిసిందే సొసైటీలో ఏంది ఎలా బతకాలి ఏంది అని అవన్నీ తెలియక పోవడం వల్లనే కదా అమ్మాయిల జీవితం నాశనం అయిపోతుంది అదే మనం సపోర్ట్ చేస్తే గనక అమ్మాయిలు ఏ విధంగా అయినా ముంగలకి సాగ సాధించగలరు వాళ్ళు ఏంటో నిరూపించగలరు ఇప్పుడు సొసైటీలొ చూస్తూనే ఉన్నాము ఎక్కడంటే అక్కడ ఇప్పుడు సమ్థింగ్ ఒక్క అమ్మాయి ఒంటరిగా ఉంది అంటే బయపడాల్సిందే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏమన్నా జరిగింది అంటే ఇగ దాని గురించి ఒక రెండు రోజులు మాత్రమే మాట్లాడుకుంటారు దాన్ని తరవాత ఎవరు పట్టించుకోరు అలా ఉంటే ఏ అమ్మాయి ఎక్కడైనా వెళ్ళడానికి చాలా భయపడుతుంది అదే అవన్నీ లేకుండా తనకి సేఫ్టీ అన్నీ ఏ ప్రాబ్లెమ్ లేకుండా బయట అన్నీసేఫ్ సేఫ్ ఉంటాయి ఎక్కడైనా వెళ్ళచ్చు ఎప్పుడైనా తిరగొచ్చు ఏం కాదు అనే దైర్యం ఒకటి ఉంటే సొసైటీలో ఏ అమ్మాయి అయినా అన్నీ చేయగలదు అవన్నీ లేకపోతే మాత్రం ఏమి చెయ్యలేదు ఇంకేంది అంటే ముందే తల్లిదండ్రులను మోటివేట్ చెయ్యాలి అది కాదు ఇది కాదు ఏది జరిగినా ఏది చేసినా మన మంచి గురించే ఆలోచించాలి సొసైటీలో అమ్మాయిలు ముంగలకి పంపించాలి నా కూతురు అన్నీ చెయ్యగలది అన్నీ చేస్తుంది అనే థాట్తో ముంగలకి ఉంటే ఏ అమ్మాయి అయినా ముంగలకి వెళ్ళి సాధిస్తుంది ఇంకేంది అంటే మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చూస్తున్నాం చాలా మంది చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఇగ వాళ్ళు కూడా చేసుకుని ఇద్దరిద్దరు పిల్లల్ని అలా కని ఎంత అనుభవిస్తున్నారు ఇప్పుడు సొసైటీలో ఇద్దరు పిల్లల్నిపెంచుకోవాలి ఇగ పాపులేషన్ ఎక్కువవుతుంది అసల వాళ్ళకి తెలియదు ఏంటి ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అన్నిటినీ ఫేస్ చేసుకొని వెళ్తున్నారు అదే ఆమె తనకి అన్నీ విధంగా సపోర్ట్గా ఉంటే ఆమె అన్నీఫేస్ చేయగలదు చేయలేదు ఇంకా అన్నిటినీ ఏదానికైనా ఎదిరించగలను అనే దైర్యంతో ఉంటది ఇంకేంది అంటే బయట ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు అసల ఇంట్లో ఏ విధంగా మాట్లాడించరు ఇక నువ్వు చాలు చదివింది ఇప్పటి వరకే ఇక పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇగ కొంతమంది ఉంటారు ఇక చదువు కూడా ఏం లాభం చాలు ఇంక పెళ్ళి చేసేస్తే వాళ్ళే చదివిపించుకుంటారు అని కొంతమంది మాట్లాడుతారు కొంతమంది ఏంది చిన్న చిన్న ఆశలని కూడా చంపుకుని ఇంట్లో అన్నీ అన్నీ ఏ విధంగానైనా పేరెంట్స్ కోసం సాక్రిఫైస్ చేసి ముంగలకెళ్తారు ఇవన్నీ మనం జనరల్గా అమ్మాయిల లైఫ్లో చాలా చూస్తాం ఇక కొంతమంది అయితే నా జీవితం అంతే అనుకొని చనిపోయి చనిపోతారు కూడా ఇక ఇంతే నా లైఫ్ నేనేమి చెయ్యలేను నా లైఫ్ అంతే అని కూడా చనిపోతుంటారు అలాంటి వా అలాంటివి కాకుడదు అంటే మనం అమ్మాయిలని అన్ని విధాలంగా సపోర్ట్ చేస్తేనే అమ్మాయి ఏంటో నిరూపిస్తుంది ఇంకా ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు ఏంటి అంటే చదివిస్తారు బానే బాగానే మోటివేట్ అవుతారు ఇక దాని తరవాత పెద్దామె అయిపోయింది ఇక ఏజ్ అయిపోయింది ఇప్పుడు దాకా పెళ్ళి చేసుకోకపోతే ఏంటి అది ఇది అని చాలా విధాలుగా మాట్లాడుతారు అవన్నీ మాట్లాడకూడదు అంటే ఫస్ట్ పేరెంట్స్ కాన్ఫిడెంట్గా ఉండాలి నా కూతురు ఏం చేసినా ఏం చేయగలదు అన్నిట్లో సాధించగలదు నా కూతురు ఏంటో నేను చూపిస్తా చుట్టుపక్కల మనుషులు ఎలా మాట్లాడుకున్నా సంబంధం లేదు అనే పేరెంట్స్ ఒక్కటే అనుకొని ముంగల్కి సపోర్ట్ చేస్తే ఏ అమ్మాయైనా తన గమ్యాన్ని చేరుకొని మొత్తం దేశం మొత్తంలో తన గ్రామం మొత్తంలో ఆమేంటో నిరూపించుకునే అంత శక్తి తన దగ్గర ఉంటుంది కాబట్టి అందరం సపోర్ట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను ఇంకేంది అంటే ఇంకొంతమంది ఉంటారు ఇగ ఎలా అంటే కాలేజీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కామెంట్ చేసే మాట్లాడతారు అమ్మాయి అది కాదు ఇది కాదు మీరు ఏం చేయగలరు మీరు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు అలా కాదు అమ్మాయి ఏంటో చూపించాలంటే మనం అమ్మాయిల గురించి మనం మనం మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మాట్లాడుకోవాలి ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అంటే మొదటి పుట్టినప్పటి నుంచి చదువుకోవాలి నా కూతురు అలా కాకూడదు ఇలా కాకూడదు అని చాలా విధాలుగా సపోర్ట్ చేస్తారు చూస్తూనే ఉంటాం అవన్నీ సపోర్ట్ కావాలి అవన్నీ వెళ్ళాలి అంటే అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటే అమ్మాయి ఏదైనా చేయగలదు ఇంకేందంటే చూస్తారు కొంతమంది అది కాదు ఇది కాదు అలా ఉంటుంది ఇలా ఉంటది అంటే ఏముంటాయి ఏం అవన్నీఫేస్ చేసుకొని వెళ్ళేంత కెపాసిటీ అమ్మాయి దగ్గర ఉండే అలా మనం అమ్మాయిని తయారు చెయ్యాలి ఇంకా ఆర్మీ వాళ్ళు ఆర్మీ దాంట్లో కూడా అమ్మాయిలు వెళ్తారు ఆర్మీ అంటే అబ్బాయిలే వెళ్ళరు అమ్మాయిలు కూడా వెళ్ళి చూపిస్తారు ఏంటి అంటే అమ్మాయిలు సో వంట పనులకి అదే పనిలకి కాదు ఏంటో చూపిస్తాము అనే ధైర్యంతో మనం మోటివేట్ చేస్తే ఏ అమ్మాయైనా ముంగలకి వెళ్తుందని అంటారు ఇంకేంటి అంటే ఇంకా ఇక కొన్ని జాబ్స్ ఉంటాయి కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయి అంటే అమ్మాయిలే చెయ్యరు అబ్బాయిలే చేస్తారు కానీ అమ్మాయిలు ఏంటో అవన్నీ చేయించకూడదు చేసి కూడా చూపిస్తారు ఇంకా ఇంక సావిత్రిభాయి పూలె మనకి ఇంతవరకే లేకపోతే అమ్మాయిలు అసలు ఏమైపోయేటోళ్ళు అసల చదువే లేకుంటే మొత్తం వంటగదికే అంకితం అయిపోయేటోళ్ళు ఇంకేందంటే ఆ పనులు చెయ్యాలి ఈ పనులు చెయ్యాలి అమ్మాయిలు ఎక్కడ తిరగొద్దు అక్కడ తిరగొద్దు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు ఇలాంటి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ దాటి వచ్చిన అమ్మాయి ఎక్కడన్నా చేసి ఏంటని నిరూపిస్తుంది ఇంకేంటి అంటే అమ్మాయి ఇప్పటి వరకు ఏం చెయ్యలేదు అని కాదు అమ్మాయి అన్నీ చెయ్యగలదు అని నిరూపించుకుంటే ఏదైనా సాధించే చూపిస్తుంది ఇంకేంటంటే అమ్మాయిలు అది కాదు ఇది కాదు ఎక్కడా వెళ్ళలేరు అని కాకుండా అన్నీ చేయగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉంటే అమ్మాయి ఎక్కడైనా వెళ్ళగలదు ఏమైనా సాధించగలదు అది మనకు అందరికీ తెలిసినదే ఇంకేంది అంటే అమ్మాయిలు అమ్మాయిలకి శిక్షణ అమ్మాయి మంచి ఆసక్తితో ఉండాలంటే తనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి చదువు విషయంలో ఫైనాన్షియల్ విషయంలో సొసైటీ అది కాదు ఇలా ఇలా ఉండాలి మనం ఇలా మాట్లాడాలి ఎదుటివారితో ఇలా ఉండాలి అని కాన్ఫిడెన్స్తో చెప్తే ఏ అమ్మాయి బయట ఏ అమ్మాయి బయట ఉండదు ఏ అమ్మాయైనా ఒక హై పోసిషన్లోనే ఉంటుందని మాట్లాడతారు